నమస్తే మేడమ్ చెప్పండి చెప్పండి

సరే సరే మేడమ్ అవునండి నా పేరు మౌనికా అండి నేను మీకు ఏం ఏం చేయాలండి మీకు

ఫేషియల్ వచ్చేసి ఒక్కొక్క ఫేషియల్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి గోల్డ్ అయితే ఒక ఏడు వందలు ఉంటుందండి మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ వచ్చిన తర్వాత మీ స్కిన్ టైప్ని బట్టి మనం చేద్దాము ఒక్కొక్క స్కిన్ వాళ్ళకి ఒక్కొక్క ఫేషియల్ యూజ్ చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది మీరు అయితే ఫస్ట్ ఇక్కడికి రాండి దాని తర్వాత మనం మాట్లాడుకుందాము సరేనా అండి అవన్నీ చేస్తామండి ఐబ్రోస్ చేస్తాము అన్నీ చేస్తాము మీరు అయితే మా మౌనిక బ్యూటీ పార్లర్ని సందర్శించిన తర్వాత మీకు ప్రతీది కూడా మేము మంచి సేవలే అందిస్తామండి మీకు ఓకే ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి